నాకు ఇప్పటి వరకు నాకు తెలిసిన తెలిసిన కవులు కానీ రచయితలలో కానీ చాలా మంది కవులు రచయితలు ఉన్నారు కానీ నాకు ఇప్పటివరకైతే మంచిగా నాకు నాకైతే మంచి కవి అని నా దృష్టిలో అనిపించిందైతే వేమన వేమన వేమన ఎందుకు అనేది వేమన అనే వ్యక్తి నాకు ఎందుకు అంత ఇష్టం అంటే నేను చిన్నప చిన్నపడి నుంచి వెళ్ళి చదువుకున్న చిన్నపడి నుంచి వెళ్ళి చదువుకున్నటు వంటి పుస్తకాలలో వ్రాసిన వ్రాసిన ఆయన వ్రాసినటువంటి పద్యాలు ఇప్పటికి కూడా నాకైతే అలా గుర్తిండిపోయినాయి ఆయన వ్రాసినటువంటి పద్యాలైతే చాలా చాలా వేలలో ఉన్నాయి అలాంటి పద్యాలు మనకైతే చాలా నేర్పిస్తూ ఉంటాయి ఒక్కొక్క దానికి అర్థాలైతే చాలా అయితే ఉన్నాయి ఇప్పటికైతే వేమన అనే కవి అయితే మనకైతే చాలా పద్యాలు అయితే వ్రాసాడైతే మనం చెప్పుకోవచ్చు ఒక్కొక్క పద్యానికి వచ్చేసరికి ఆ అర్థాలైతే చాలా స్పష్టంగానైతే మనకైతే ప్రతి పదార్భం పదార్థంలోనైతే చూపెట్టాడు అండ్ మనమైతే ఒకసారి దాని గురించి ఒకసారి ఆయన వ్రాసినటువంటి ఒక పద్యం చదివినాంమనుకో మనకనేది చాలా అయితే అర్థమవుతుంటుంది అసలు ఎందుకు అంత అది అంత డెప్త్గా ఉంటుందో తెలిసిపోతుంది మనకైతే సో అలాంటి పద్యాలు మనం నేర్చుకుంటే మనకైతే చాలా అయితే నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అలా నాలెడ్జ్ పెరగడం వల్ల మనం కూడా ఏదన్నా ఆలోచించడంలో కానీ ఏదన్నా చేయడంలో కానీ కొంచం మనకున్నంత లేకపోయిన కొంచం ఎక్కువ చేయడానికైతే ప్రయత్నిస్తాము సో అందువలన ఇలాంటి పద్యాలు వినేవాళ్ళ వలడం వల్ల మనమైతే మంచి ఇన్స్పిరేషన్గా ఇన్స్పిరేషన్గా అయితే అవుతాము సో అందుకనైతే నాకైతే వేమన శతకం అయితే ఏదన్నా గొప్ప సాధించాలనే పట్టుదలతో నైతే ఉంటాయి అట్ల పద్యాలు సో మనం అలాంటి పద్యాలు వినడం వల్ల కూడా మనక్కూడా ఏదన్నా సాధించాలి అలాంటి గొప్ప స్థాయికైతే పోవాలనైతే మనక్కూడా కలగడానికి అలాంటి పద్యాలు అయితే వ్రాసాడు సో అలాంటి పద్యాలు మనం వినడం వల్ల మనక్కూడా అలానే మంచి స్థాయికి కానీ మంచి పొజిషన్లోకి కానీ వెళ్ళాలి అండ్ మంచి గొప్ప గొప్ప స్థాయిలలోకి పోవాలనైతే చాలా వ్రాసాడు అలా చేయడం వల్ల మనమైతే అలా పోతాం సో ఆయననైతే చాలా రచనలు వ్రాసాడు చాలా పద్యాలు వ్రాసాడు అతనికి చాలా చాలా ప్రై ప్రైజ్లు కూడా వచ్చినాయి ఒక కాలంలో బట్ ఇప్పుడైతే అతను మన కళ్ళముంగట లేడు కానీ ఆయన పద్యాలైతే మన కళ్ళ ముంగటే ఉంటాయి తరతరాలు ఉంటాయి మనం మనం ఉన్నా లేకున్నా ఆయన పద్యాలు మాత్రం అలా నిలిచిపోతాయి సో అలాంటి పద్యాల వ్యాల్యూ అట్లుంటుంది ఆయన మన ముంగిట లేకపోయిన కానీ మనిషి ఆయన వ్రాసినటువంటి పద్యాలు అయితే మన కళ్ళముంగటికి ఇప్పటికీ అలానే ఉండిపోతాయి ఆ పద్యాలను ఎన్నుకుంటూ చాలా మందైతే చాలా చాలా నేర్చుకుంటూ ఉంటారు అలానే మనం కూడా ఆ పద్యాలను వేరే వాళ్ళకి కూడా చెప్పాలి దానుంచెలి ఇట్లుంటుంది మనం నేర్చుకోవడానికి చాలా యూజ్ ఫుల్గా ఉంటుంది అలా చెప్తే వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది తెలిసినందుకు వాళ్ళ నుంచి ఇంకొకొళ్ళ నుంచి ఇంకొకొళ్ళకు అలా పాస్ అయితూ ఉంటుంది సో ఒకరి నుంచి ఒకళ్ళు అట్ల నాలెడ్జ్ అయితే గైన్ చేసుకోవచ్చు అందుకని ఈ వేమన శతకం వేమన శతకం అనేది సెపరేట్గా సృష్టించిండ్రు ఆ శతకంలో చాలా పద్యాలు చాలా ఉన్నాయి అతను వ్రాసినవి సో అవన్నీ చదివితే మనక్కూడా చాలా మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది సో అందుకని నాకైతే ఈ వేమన అనే కవైతే చాలా బాగా ఇష్టం